పొటాటో లేడీస్ ఫింగర్ క్యారెట్ బీన్స్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ యాపిల్ పైనాపిల్ మ్యాంగో కస్టడ్ ఆపిల్ మస్క్మెలన్ వాటర్మెలన్ చెర్రీ బీన్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ ఎగ్ మిల్క్ వాటర్ సాలడ్స్